నమస్కారమండీ హా అది నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ నుండి వచ్చానండి ఇలా పాలసీలు అన్నీ ఇస్తా ఉంటాను మీరు పాలసీల గురించి ఏమన్నా తీసుకునే ఉద్దేశం ఉందా అండీ పోలసీ అనేది ఒక లైఫ్ ఇన్సూరెన్సు చాలా రకాల పాలసీలు ఉంటాయండీ ఇప్పుడు మనకి పోలసీ అంటే ఏంటంటే మనం మన జీవితాన్ని సెక్యూర్గా ఉంచుకోడానికి ఉపయోగపడుతుందండీ అంటే పోలసీల్లో చాల రకాలు ఉన్నాయండి ఆరోగ్యకరమైన దాని కోసం పాలసీలు చదువు కోసం పోలసీలు ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి మీ ఇంట్లో ఎంత మంది ఉంటున్నారండి అయితే మీకు పోలసీలు మీ రెండు ఉన్నాయండి మీకు సంబంధించిన వరకు అంటే మీ మీ ఇద్దరికీ సంబంధించి అంటే మీ ఆయనగారికి మీకు లేదా మీ పిల్లలలకి సంబంధించి ఉన్నాయండి అంటే మీకు ఎలాంటి పోలసీ కావాలండీ మీ పిల్లలకు సంబంధించి దాని గురించి చెప్పమంటారా అవే మంచిగానే అడిగారు అంటే ఇప్పుడు మీ పిల్లలకు సంబంధించి అయితే రెండు రకాల పాలసీలు ఉన్నాయండి పదిహేను సంవత్సరాలది ఒకటుందండీ ఇరవై సంవత్సరాలది ఒకటుందండీ అంటే మీకు పదిహేను సంవత్సరాలది ఎలా చేస్తుందో తెలుసాఅండీ అంటే ఇప్పుడు పదిహేను సంవత్సరాల పోలసి అనుకోండి ఇప్పుడు మీరు పది సంవత్సరాలు లేదా పదకొండు సంవత్సరాలు మీరు పోలసి అమౌంట్ అనేది కరెక్ట్ టైమ్లో మీరు కట్టినట్లైతే కనుక మీకు నాలుగు సంవత్సరాలు ఎక్స్ట్రా కట్టినట్టు వస్తుంది అంటే మీకు పదిహేను సంవత్సరాలు కట్టినట్టు వస్తదండీ డబ్బులు అంటే మీరు పదిహేను సంవత్సరాల్లో పాలసీ టైం అయితే మీరు అందులో పదకొండు సంవత్సరాలే కడతారు మిగతా నాలుగు సంవత్సరాలు మీకు ఎగస్టాగా మేమిస్తాం అండీ ఆ నాలుగు సంవత్సరాలు మీరు కట్టకపోయినా కట్టినట్టు దాని యొక్క ఫలితాన్ని మీకు ఇస్తాం అవును డబ్బులనేది మీకు పాలసీ ఇలా పదిహేను సంవత్సరాలు అయిపోయిన తరువాత వస్తుందండి కానీ వెంటనే రాదండీ ఒక మూడు నెలల వ్యవధిలో మీకు ప్రాసెసింగ్ అనేది ఉంటదండీ ఆ ప్రాసెసింగ్ అయ్యాక అయినా తర్వాత మీ చేతికిస్తాము పిల్లలకి సంబంధించిన పాలసీ తీసుకోండి మీ పిల్లలకి పెద్దోళ్లు అయినా తర్వాత మీ పిలల్లకి కాని వాళ్ళ పిల్లలకి కాని ఉపయోగపడుతాయి అండి వడ్డీ అనేది మీ పాలసీ అనేది ఉంటుంది కదా అదే చెప్తానండీ మీ పాలసీ ఉంటుంది కదండీ పదిహేను సంవత్సరాల వ్యవధి అందులో మీకు త్రీ పర్సెంట్ వడ్డీ వస్తుందండీ అంటే మీరు పదిహేను సంవత్సరాలు తీసుకుని మీరు కట్టే మనీకి మేము త్రీ పర్సెంట్ వడ్డీ వేసి మీకు మొత్తం మనీ కలిపి ఇస్తామండీ అదండీ ఇది నా నెంబర్ అండీ నా నెంబర్ చూడండి నైన్ ట్రిపుల్ జీరో వన్ జీరో సిక్స్ వన్ త్రీ ఫోర్ అండీ ఈ నెంబర్ మీ దగ్గర ఉంచండి మీ వారు వచ్చిన తర్వాత నెంబర్ ఇవ్వండి ఉంటానండీ